నేను పుస్తకాలు కాకుండా మ్యాగ్జైన్లు న్యూస్పేపర్లు కూడా చదువుతాను ఎలాంటి విషయాలు అంటే ఏదైనా తెలుసుకోవాలి మన తెలంగాణ గురించి తెలంగాణలో ఏమేమి జరుగుతాయి అట్లాంటివి కూడా తెలుసుకుంటాను నాకు కావాల్సినవి కూడా తెలుసుకుంటాను ఆరోగ్యకరంగా తెలుసుకుంటాను న్యూస్పేపర్లలో చాలా జరుగుతాయి ఎంత మంది ఎక్కడ ఎలా చనిపోతున్నారు ఎలా ఏం జరుగుతుంది దేశంలో ఏమేమి జరుగుతున్నాయి అట్లాంటివి కూడా నేను తెలుసుకుంటాను ముఖ్యంగా అంటే నేను తెలుసుకునేది నా గ్రంథాలయంలో అంటే నా చదువు ప్ర పరంగా చాలా తెలుసుకుంటాను గ్రంథాలయం ఉంటుంది అక్కడ న్యూస్పేపర్లు ఉంటాయి అక్కడ చాలా తెలుసుకుంటాను నేను ఎట్లాంటి విషయాలు అంటే ఎట్లాంటి విషయాలు అంటే మనకు ఏది కావాల్సింది ఉంది ఇప్పుడు నేను ఏదైనా పరీక్ష వ్రాసాను దాని యొక్క ఫలితం నాకు కావాలంటే నేను న్యూస్పేపర్ అనేది చదువుతాను